హలో చెప్పండి సార్ ఏమి కావాలి అవునా ఫుల్ ఫ్రెష్ అండి మన దగ్గర రైత్ రైతుల నుంచి వస్తుంది మన దగ్గరకి మాల్ టమాట టెన్ కే ఏమన్న ఫంక్షన్ ఉందా అన్న ఇంట్లో

ఓకే ఓకే ఓకే అండి వెజిటబుల్స్ అంటే మన దగ్గర ఉన్నంత ఫ్రెష్ ఇక్కడ ఎక్కడ ఉండవు మన దగ్గర ఉన్నంత ఫ్రెష్ ఇక్కడ ఎక్కడ ఉండవు అన్న ఒకసారి లోపలికి రండి మీరు మీరు చెప్పండి ఏమేమి కూరగాయలు కావాలో

ఫైవ్ కేజీ వంకాయ గుత్తి వంకాయా లేకపోతే పొడుగు వంకాయ మొత్తం టెన్ కేజీ వంకాయ మన దగ్గర అన్నీ ఉంటాయండి ఫైవ్ కేజీ మిర్చి పచ్చి మిర్చి ఓకే త్రీ కేజీ కాలీఫ్లవర్ ఉంది క్యాప్సికమ్ ఓకే అండి త్రీ కేజీ రాస్తున్న ఇవి అన్నీ ప్యాక్ చేసి ఉంచుతాను మీకు కావాలంటే హోమ్ డెలివరీ అయిన చేస్తాం

త్రీ కేజీ ఓకే సార్ మీరు అడ్రస్ చెప్పండి మేము డెలివరీకి నోట్ చేసుకుంటాం ఓకే చెప్పండి కూరగాయలు కేజీస్ లెక్క అమ్ముతాం ఓకే అండి కొత్తిమీర టూ కేజీ పుదీన వేయమంటావా ఓకే తోటకూర తీసుకోండి ఫ్రెష్గా ఉంది బాగా ఓకే ఆలు కూడా ఉంటాయండి ఎల్లి ఎల్లి గడ్డలు కూడా ఉంటాయి

ఫైవ్ కేజీ ఓకే ఇంకా ఏమి తీసుకుంటారు బెండకాయ అమౌంట్ అమౌంట్ చెప్తాను మొత్తం ప్యాక్ చేసిన తరవాత ఒక్క నిమిషం అండి చెప్తాను ఫైవ్ కేజీ టెన్ కె పంపండి దీనికి వాట్సాప్ చేయండి మీ అడ్రస్ లొకేషన్ పెట్టండి లైవ్ లొకేషన్